నేను నేర్చుకోవాలి అనుకుంటున్న వాయిద్యం వేణువు వేణువు అంటే చాలా ఇష్టం నాకు చాలా ఎంతో ఇష్టంగా నేర్చుకోవాలి అనే కోరిక ఉంది ఇంతవరకు నాకు రాలేదు నేర్చుకోవాలని కోరికైతే ఉంది నేర్చుకోవాలి అనుకుంటున్నాను అన్న వేణువు వేణువు వాయించడం చాలా ఇష్టం ఎందుకు అంటే నేను ఎంతో ఇష్టంగా ప్రేమించే కృష్ణుడికి కృష్ణుడు వాయించే వేణువుకి నేను ఎంతో ముగ్ధురాలిని అయిపోతాను అందుకని నాకు సంగీతంలో అయిన సంగీతంలో వాయించే వేణువైన చాలా ఇష్టం వేణువుతో ఎంతో ఎంతో మందిని ఎంతో విధాలుగా ఆకర్షించుకోవచ్చు కృష్ణుడు ఎలాగైతే పక్షులని జంతువులని రాధను ఆహ్వానించి ఆకర్షించాడో అలాగే నేను నేర్చుకొని అంతేవిధంగా అందరినీ ఆకర్షించుకోవాలనే ఆశ ఉంది నాకు వేణువు వాయించడం చాలా ఇష్టం నా అభిరుచులల్లో నా అభిరుచులలో వేణువు అంటే చాలా ఇష్టం నాకు వేణువు వాయించడం ఇష్టం వేణువుతో పాటు పాట పాడటం ఇష్టం పాటలు నేర్చుకోవడం ఇష్టం వేణువులో ఎన్ని రాగాలు ఉన్నాయి ఎన్ని స్వరాలు ఉన్నాయో తెలుసుకోవడం ఇష్టం వేణువు ఎలా తయారైంది అంటే ఒక తుమ్మచెట్టు కృష్ణుడి కోసం ఏడు రంధ్రాలను పెట్టించుకొని మరియు వేణువు కృష్ణుడి కోసం పుట్టింది సో అందుకని చాలా ఇష్టం తమకోసం ఒక తమకోసం ఒక వాయిద్యం పుట్టడం ఎంత అదృష్టమో ఆ వాయిద్యాన్ని నేర్చుకోవడం కూడా అంతే అదృష్టం నాకు ఆ అదృష్టాన్ని కలిగించాలని కలగాలని ఎంతో కోరుకుంటున్నాను నేర్చుకోవాలని ఎంతో ఆశ ఉంది కానీ నేను ఆడపిల్ల అవడం వల్ల నేర్చుకోలేకపోవడం ఎక్కడికి వెళ్ళి ఎక్కడ నేర్చుకోవాలో గూడ తెలియదు కానీ నేర్చుకోవాలని కోరిక చాలా ఉంది వెళ్ళి నేర్చుకోవాలి నేర్చుకోవాలనే అనుకుంటున్నాను ఏదో ఒకరోజు నేర్చుకొని తీరుతాను నేను వాయి అదే వేణువు వాయడం వాయిం చడం నాకు ఎంతో చెవులకి ఇంపుగాను ఉంటుంది నాకు రాదు కానీ ఎవరైనా వాయిస్తే వినాలని చాలా కోరికగా ఉంటుంది ఎక్కడైనా నేను నిన్ నిద్రపోవాలి అన్నా ఏమైనా చెయ్యాలి అన్నా కానీ వేణువు వాయిస్తే తప్ప నాకు నిద్ర పట్టదు వేణువు వాయి వాయించేవారిని చాలా గౌరవిస్తాను నేను అంత ఇష్టం వేణువుని చూసినప్పుడల్లా అనిపిస్తుంది నాకు నేర్చుకోవాలి నేను వాయించాలి అని ఏడు స్వరాలకు నేను స్వరం ఒక స్వరం అవ్వాలని కోరికగా ఉంది నేర్చుకోవాలి ఎప్పుడు నేర్చుకోవాలి ఎలా నేర్చుకోవాలని తెలుసుకుంటాను వేణువు నేర్చుకోవడం కూడా ఒక కళ అది అత్యంత పెద్ద కళ అంత తక్కువ అంత చులకనగా ఏది చేయలేమని నాకు అర్థం అయ్యింది నేర్చుకోలేము కదా తొందరగా నేర్చుకుంటాను టైం పడుతుంది